హలో హాయ్ రంగ హౌ ఆర్ యూ ఓకే ఓకే మనము బయట అన్నీ షాప్లో చూసి ఒక దాంట్లో మనకు బెస్ట్ అనిపించే మనకు కేడీఎం ఇక్కడ బెస్ట్ ఉంది అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి రంగ మనము ఇందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి బయట చూస్తున్నట్టు ఇప్పుడు కళ్యాణ్ జ్యూవలర్స్లో బాగుంటాయి అయిన

అవునవును

బట్ మనము అవన్నీ కూడా గుడ్డిగా నమ్మలేము కదా చీప్ అండ్ మనకు బెస్ట్ క్వాలిటీ కూడా కావాలి సో అవన్నీ అంటే ఒకటికి రెండు అన్ని చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్ అంటే మనకు ఇంపార్టెంట్ కేడియం అవి అన్నీ కావాలి కారెట్

అవును అవునవును మనం లేదు లేదు మనము ఇది చేయించుకుంటే బెటరు మన

అవును అది చేయించుకుంటే బెటర్ అండ్ మనకి ఏంది అమౌంట్ కూడా రీజనబుల్గా వస్తుంది మనం బయట మేకింగ్ చార్జెస్ అవన్నీ ఎక్స్ట్రా పడతాయి బట్ మనకి మనీ అండ్ క్వాలిటీ రెండు బెస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి చాలా చక్కగా చెప్పినావు అందరు అవును అంటే మనకు కావలిసిన డిజైన్లో చేయించుకో అండ్ మంచి క్వాలిటీ చూసి తీసుకోవాలి ఉన్నారు రంగ నేను మాట్లాడి పెడతాను మనము రేపు వెళ్ళి కలుద్దాము ఓకే రైట్